కోలాటం బతుకమ్మ అంటే కోలాటం అంటే బాగా డ్యాన్స్ అలా కోలాటం వేయడం చాలా ఉండేది ఇప్పుడు ఏంటంటే డీజే వస్తే వేస్తున్నారు డీజే ఎలా అది పాడితే అలా స్టెప్పులు వేస్తున్నారు అప్పుడు ఓన్లీ ఒక మనిషి తను పాడితేనే మాత్రమే వేసేది ఇలా వెయ్యాలా అలా వెయ్యాలా అంటే వేసేది ఇప్పుడు అలా కాదు డీజే వచ్చింది అంటే ఆగడమే లేదు ఇక వేసుడే ఎలా వేస్తున్నారు అంటే మారిపోయింది మొత్తం అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది అలా ఉండకుంటే బాగుండు కోలాటానికి కూడా డీజేలే బతుకమ్మకు డీజేలే మా చిన్నప్పుడు మాత్రం బతుకమ్మ తొమ్మిది రోజులు పాటలు మేమే పాడుకునే వాళ్ళం అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు నేర్పిన పాటలు మాత్రమే మేము ఒక గ్రూపుగా పోయి ఒక కాలనీ వాళ్ళు ఒక సైడు ఒక కాలనీ వాళ్ళు అలా గుంపులు గుంపులుగా ఉంటూ బతుకమ్మ పాడి వచ్చి చెరువులో వేసి వచ్చేది ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు మొత్తం డీజే రావడం డ్యాన్సులు వేయడం అంత అదే ఇదిగా ఉంటుంది అలా కాకుండా మనకు మనం పాడుకొని వేసేది ఎలా ఉంటుంది డిజేలు వస్తే డాన్సులు అప్పుడు బతుకమ్మ చప్పట్లు కొట్టడం ఇలా అందరం పాడడం ఏం లేదు అప్పుడు ఒక్కరు ఇద్దరు పాడితే మళ్ళీ వెనుక ఫోర్ మెంబర్స్గా మనం పాడే వాళ్ళం మేము ఉన్నవాళ్ళం ఇప్పుడు అలా కాదు వాళ్ళు డీజే వేస్తుంటే అందరం డ్యాన్సులు డ్యాన్సులు అంటే ఇక మొత్తం ఎగరడమే అలా ఉన్నది అంటే మొత్తం మారిపోయింది పద్ధతి అప్పటికి ఇప్పటికి పాటలు ఏమి లేవు మొత్తం ఎక్కడ ఏ చిన్న ఫంక్షన్ అయినా కానీ డీజేలు డీజేలు డీజేలు గొబ్బిల నృత్యాలు ఇంకా అవి కొంచెం చాలా తగ్గినాయి వాటికి కూడా ఇవి ఎక్కువ కనపడట్లేదు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ అయ్యింది మనం పాడుకుంటే ఎవరు ఎలా పాడతారు వాళ్ళు ఎలా ఉంది అని తెలుసుకుంటాము కానీ ఇప్పుడు ఏదన్నా సీఎం వచ్చినా పీఎం వచ్చినా ఎవరు వచ్చినా డీజిలే పెట్టుడు కోలాటాలు వేసుడు డ్యాన్సులు వేసుడు తప్ప ఒక వ్యక్తి పాడే పాట ఎలా ఉంటుంది అనేది ఆ పద్ధతే లేదు అప్పుడు ఎవరు వచ్చినా కానీ ఒక వ్యక్తి పాడేది అమ్మో ఈమె బాగా పాడుతుంది అని గుర్తించేవాళ్ళు ఇప్పుడు అలా గుర్తించేది కూడా ఏం లేదు ఏ చిన్నదైనా డీజే రావడం పెట్టడం డ్యాన్సులు వేయడం కోలాటాలు వేయడం బతుకమ్మకు కూడా సేమ్ ఏంది పెద్ద పండగ అయ్యిపోయింది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు తెలిసిపోయింది ఈ పండగ గురించి అది తెలిసిన కాడ నుంచి డిజేలు వచ్చాయి అంతకుముందు డీజే రాకపోయేది మనకు మనమే వేసుకునే వాళ్ళం పాటలు పాడుకొని మనకు మనమే జరుపుకునేది ఇప్పుడు మొత్తం స్టేట్ మొత్తం వచ్చింది అన్ని రాష్ట్రాలకు తెలిసింది కాబట్టి ఎక్కువై పోయినాయి సాంగ్స్ ఎక్కువైపోయి అప్పుడు అసలు బతుకమ్మ మీద పాటలే పాడకపోయి ఇప్పుడు ఫోక్ సాంగ్స్ సింగర్స్ ఎవరు చూడు బతుకమ్మ పాటలే ఇయర్లీ నేనంటే నేను పోటాపోటీగా పాడుతున్నారు తరువాత ఇన్ని సంవత్సరాలు డీజేలు పెట్టుడు డ్యాన్స్ దానికి డీజేగాళ్ళు యాడ్ చేస్తాడు డీజే పెట్టుడు డ్యాన్స్ వేసుడు అంతే ఇక పద్ధతి మొత్తం అదే అయిపోయింది అసలు మన మాట్లాడే పద్ధతే లేదు మొత్తం డీజేలే